నేను స్కూల్లో పెయింటింగ్ బాగా వేసేదాన్ని ఇందులో మాకు పెయింటింగ్ నేర్పించే ఒక పిటి సార్ ఉండే వారు ఆయన పిటి సారంటే శారీరిక వ్యాయామాలతో పాటు మాకు కావాల్సిన కళలు గురించి కూడా చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు ఇందులో ముఖ్యంగా చిన్నచిన్న బొమ్మలు వెయ్యటం అలాంటిదే నేర్పించేవారు ముఖ్యంగా ఒక బొమ్మ వెయ్యాలంటే అది మనకి ఈజీగా ఎలా వస్తుంది అని చిన్న చిన్న చుక్కలు పెట్టుకుని వాటిని కలుపుతూ ఉండటం వల్ల ఒక ఆకారమనేది ఎలాగా మనకి వా వస్తుంది అనేది నేర్పించారు ఇది నేర్చుకోవటం వల్ల ఎంత పెద్ద పెయింటింగ్ అయినా మనం ఈజీగా వెయ్యవచ్చు అనేది నేను తెలుసుకున్నాను ఇందులో మొదటిగా నేను వేసింది అయితే ఒక సూర్యుడి బొమ్మ ఇది చాలా ఈజీగా నేను చిన్నప్పుడు వేసేదాన్ని ఇందులో కావలసిన కలర్సు అన్నీ పెట్టుకుని వేసే దాన్ని ఇంతే కాకుండా చెట్లు పువ్వులు ఇంకా ఇలాంటివి కూడా వేసేదాన్ని దీనివల్ల నాకు చాలా ప్రైజులు కూడా వచ్చాయి